ఏంటి అఖిల్ ఇలా వచ్చావు చెప్పు బాబు నువ్వు నేర్చుకోవాలి నువ్వు నేర్చుకోవాలంటే ముందు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి బాబు రిజిస్ట్రేషన్ కి అస్సలు నీకు ఫుట్ బాల్ వచ్చా అయితే నువ్వు ఏమి చెయ్యాలంటే మొదటిగా నువ్వు ఎక్కడయితే చదువుతున్నావో ఆ కాలేజీ యొక్క డీటైల్స్ నువ్వు తీసుకురావాలి అంటే నీ స్టడీ సర్టిఫికేట్ నువ్వు అక్కడ చదువుతున్నట్టు ఉండేటటువంటిది అలాగే అక్కడ ఉన్నటువంటి పిటి గారితోను ఒక లెటర్ ను తీసుకొనిరావాలి తీసుకొచ్చినప్పుడు ఆ లెటర్ పట్టుకొని నువ్వు వస్తే అదే అలాగే నీ పర్సనల్ డీటైల్స్ నువ్వు ఏమి చదువుతున్నావు ఏంటి నీ హైట్ ఎంత వెయిట్ ఎంత ఇవి అన్నీ కూడా నువ్వు తీసుకొని రావాలి తీసుకొని వచ్చిన తర్వాత వాటిని పరీక్షించి అప్పుడు నీకు ట్రైనింగ్ కంటే ముందు రిజిస్ట్రేషన్ జరిగింటే రిజిస్ట్రేషన్ లో ఓకే అయితే అప్పుడు నిన్ను జాయిన్ చేసుకుంటాను ఫీజు ఎంత ఉంటున్నదో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత తెలుస్తుంది ఎందుకు అంటే నువ్వు ఫ్రెషర్ కదా నువ్వు కొత్తగా మరి జాయిన్ అవ్వడానికి వచ్చావు కాబట్టి దానిని ఆలోచించాలి పోతే నువ్వు ఏ టైం కి వస్తావు బాబు మార్నింగ్ మరి సాయంకాలం ఏమైనా రావడానికి వీలు అవుతుందా నీకు ఉదయం టైమ్ అయితే ఎక్కువగా మనకి ఎక్సర్సైజ్ వామ్ అప్ చేయించడం ఇవి ఉంటుంది ఉదయం గేమ్ ప్రాక్టీస్ అనేది తక్కువ మాట నేర్పించడం ఎందుకు అంటే గేమ్ యొక్క చిన్నపాటి అవగాహన సంబంధించిన ఫ్రీ గా అన్నిటిని నేర్పిస్తారు మౌళిక స్కిల్స్ అన్నిటినీ తర్వాత ఈవినింగ్ నుంచి గేమ్ ఎలా ఆడాలి ఎలాగ ముందుకు కొనసాగాలి ఇవి అన్నీ కూడా మరి సాయంత్రం నేర్పిస్తాము ఉదయం సాయంత్రం రాగలవా నువ్వు అయితే ముందుగా అయితే రిజిస్ట్రేషన్ యొక్క తాలుకా నేను చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్నీ పట్టుకొని వస్తే ఆ తర్వాత అమౌంట్ ఎంత అవుతుందో చెప్తాను అవి కూడా నువ్వు తీసుకొని వస్తే రేపు రిజిస్ట్రేషన్ ఓకేనా బాబు ఓకే నాన్న ఓకే జాగ్రత జాగ్రతగా వెళ్ళిరా ఓకే బాయ్